హలో చెప్పండి అవునండి నేను డాక్టర్ని మీకు థైరాయిడ్ ఉందా అండి మీకు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయో చెప్తే నేను చెప్తాను అండి డాక్టర్ని నేను మీకు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయో నాకు చెప్పాలి మీకు త్రోట్ కాడ ఏమైనా వాపులాగా వచ్చిందా అండి వాపులాగా వచ్చిందా ఓకే మీరు ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ గిట్ల ఏమైనా చేయించుకుంటారా ఇప్పుడు ఏమైనా మీ ఏజ్ ఎంత అండి

మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటివి తింటారు బాగా అంటే నా నార్మల్గా ఫుడ్ ఎలాంటివి తింటారు వెజిటేబుల్స్ లేదా గో నాన్ వెజ్ బాగా తింటారా ఎలాంటివి తింటారు అని వెజిటేబుల్స్ ఎక్కువ తింటారా మీకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోండి నాకు తెలిసి మీకు థైరాయిడ్ ప్రాబ్లం అయితే ఉంది ఓ స్పెషల్గా థ్రోట్ వాపుతుంది అంటున్నారు కాబట్టి కానీ ప్రాబ్లం అయితే ఉంటుంది అలాగే మీరు వెజిటేబుల్స్లో కొన్ని వెజిటేబుల్స్ తినడం ఆపేయండి లైక్ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ కొన్ని ఫ్యాబ్రిక్ ఫుడ్స్ ఉంటాయి ఆ ఫుడ్ తినడం ఆపేయండి స్పెషల్లీ ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువ తినకండి అది కూడా చల్లగా అసలు చల్లగా ఉన్నప్పటివి అయితే అసలు ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేయకండి స్వీట్స్ కొద్దిగా నార్మల్గా తినండి ఫస్ట్ థింగ్ మీరు ఒకసారి మంచి నేను చెప్తాను అండి ఫస్ట్ మీరు థైరాయిడ్ కన్ఫామ్ ఉందా లేదా మీరు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్స్ వెళ్ళి చెక్ చేయించుకోండి డయాగ్నోస్టిక్స్లో ఒక వచ్చిన రిపోర్టు మీకు విజయ డయాగ్నోస్టిక్స్ ఐడియా ఉంటుంది కదా దాంట్లో చేయించుకోండి నాకు రిపోర్ట్స్ మీరు వాట్సాప్ చేసిన లేదా నా క్లినిక్కి తీసుకొచ్చిన నేను చూసి చెప్తాను మీరు ఒకసారి క్లినిక్కి వస్తే నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తాను డయాగ్నోస్టిక్స్కి వెళితే వాళ్ళు రిక్వైర్డ్ టెస్ట్స్ చేస్తారు ఆ తరువాత మీకు థైరాయిడ్ ఉందా లేదా కన్ఫామ్ చేసినాక నేను కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చెప్తాను అప్పుడు వరకి అయితే కొంచెం లిమిటెడ్ ఫుడ్ లైక్ వెజిటేబుల్స్ బాగా తింటాను అంటున్నారు కాబట్టి కొద్దిగా క్యాబేజీ అయితే క్యాబేజ్ ఆలు ఇలాంటివి కొద్దిగా తినడం తినడం తగ్గియండి టెస్ట్ అయ్యాక నేను చెప్తాను ఎందుకంటే థైరాయిడ్ ఈ ఏజ్లో స్టార్ట్ అవ్వడం అనేది నాట్ ఏ గుడ్ ఆప్షన్ మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది కాబట్టి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోండి మీ ఎంత జల్ది అయితే అంత జల్ది ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి రేపు మార్నింగ్ ఇవాళ నైట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగే వచ్చి క్లినిక్కి ఫస్ట్ క్లినిక్కి రండి క్లినిక్కి వచ్చాక నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తాను దాన్ని బట్టి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి